అవును పెట్రోల్ ధర పెరుగుదల బైకింగ్ ప్ర బైకింగ్ విషయంలో ప్రభావితం చేసింది పెట్రోల్ ధరలు పెరుగుదల నా విషయంలో అయితే బైకింగ్ ను ప్రభావితం చేసిందని అనుకుంటున్నాను నా సాధారణ ప్రయాణ దూరం పది కిలో మీటర్లు నేను గతంలో నా కారు లో ప్రయాణించేవాని అయితే పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు నేను బైక్ కు మారడం ప్రారంభించాను బైక్ పై ప్రయాణించడం చాలా ఆరోగ్య కరం అలాగే ఆనందంగా ఉంటుంది ప్రకృతిని ఆస్వాదిస్తూ బైకింగ్ పై వెళ్ళటం చాలా సంతోషంగా ఉండే అనుభవం అధిక ఇంధనం వినియోగించడం పర్యావరణనికి హానికరం అని నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను ఇది వాతావరణ మార్పులు గాలి కాలుష్యం మరియు మరణాలకు దారి తీస్తుంది మనం అధిక ఇంధనం వినియోగాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి అలాగే బైకింగ్ ఒక మంచి ప్రారంభం దానికి బైకింగ్ అనేది పర్యావరణానికి మరియు మన ఆరోగ్యానికి మంచిది ఇది క్రమం తప్పకుండా వ్యాయామం చేసియడానికి మన శరీరంని ఫిట్ గా ఉంచడానికి ఒక గొప్ప మార్గం బైకింగ్ అనేది ఒక ఆహ్లాదహకరమైన మరియు ఆరోగ్యకరమైన మార్గం ఇది మనకు అదనపు డబ్బును కూడా ఆదా చేస్తుంది పెట్రోల్ ధరలు తగ్గించడానికి పర్యావరణాన్ని రక్షించడానికి ఏమి చేయవచ్చో చేస్తున్నట్లైతే బైకింగ్ అనేది ఒక గొప్ప ఎంపికగా నేను అనుకుంటున్నాను